లైక్ ఇప్పుడు యూత్ చేస్తున్న వినోదాల కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే టీవీలో క్రికెట్ చూడడం మొబైల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడం జానపద పాటలు అంటే జానపద పాటలంటే ఎవరు పాడట్లేరు బట్ ఎంజాయ్ చేస్తున్నరు యూట్యూబ్లో చూసి అండ్ డ్యాన్స్ అంటే ఎవరి మ్యారేజ్లో అయినా సరే ఎక్కడైనా సరే డ్యాన్స్ చేయడం థియేటర్స్ అంటూ మంత్స్లీ వన్ మంత్లీ వన్స్ వన్స్ అన్న వెళ్తున్నారు ఖచ్చితంగా ఇక చదవడం అంటే ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ పీపుల్స్ చదువుతున్నారు ఒక టెన్ పర్సెంట్ పీపుల్స్ ఖాళీగా ఉన్నరు అండ్ ఫస్ట్ వచ్చేసేసి తీ ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ ఏంటంటే క్రికెట్ క్రికెట్ అండ్ ఈ మన మొబైల్స్లో రావడం లేదు మొబైల్స్లో రావడం లేదని ప్రతి ఒక్కరు టీవీలో చూడటం స్టార్ట్ చేసారు అండ్ లైక్ సమ్ ఖాళీ టైమ్స్లో టీవీలో షోస్ అండ్ కొన్ని జబర్దస్త్ షోస్ కానీ ఢీ షోస్ కానీ లైక్ ఇలాంటివి కొన్ని ఎక్స్ట్రా షోస్ వస్తున్నయి కాబట్టి టీవీ టీవీతో కొంచెం టైమ్ స్పెండ్ చేస్తున్నరు అండ్ కొంచెం సమయంలో మూవీస్ ఎప్పుడూ థియేటర్లో ఒకే సినిమా ఉంటుంది కాబట్టి కొన్ని పాత ఓల్డ్ మూవీస్ రావడం వల్ల అక్కడ కూడా టైమ్ స్పెండ్ చేస్తున్నారు ఆ టీవీలో అండ్ మొబైల్స్లో అంటే మనం ఈ మధ్యకాలంలో బాగా బాగా ఎవ్వరు అసలు టీవీ కానీ ఏది యూజ్ చేయకున్నా సరే కానీ మొబైల్ చాలా యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియా యాప్స్ సోషల్ మీడియాలో యూజ్ ఉంది అన్యూజ్ ఉంది యూజ్ అంటే మనకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అండ్ లైక్ వర్షం ఎప్పుడొస్తుంది నా దగ్గరికి ఇప్పుడు ఒకవేళ ఏదో సంథింగ్ మీటింగ్ ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ దగ్గరకెళ్తున్నారు ఎవరు ఎక్కడి దగ్గరికి వస్ వస్తున్నారు అలాంటి విషయాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో మొబైల్ బాగా యూజ్ అవుతుంది అండ్ అన్యూజ్ ఏమంటే ఈ ఇన్స్టాగ్రామ్ లైక్ అలాంటి యాప్స్ వల్ల టైమ్ వేస్ట్ చేస్తున్నారు డాటా వేస్ట్ చేస్తున్నారు అండ్ ఫోన్ యూజ్ బేసిక్ టైమ్ వేస్ట్ ఫోన్ యూజ్ అంటే ఫోన్ ఒక సెవెన్ ఇయర్స్ వస్తుందంటే ఇన్స్టాగ్రామ్ చూసి చూసి కొన్ని ఫోన్స్ హీట్ అవుతున్నాయి అంట అట్లా ఖాళీ సమయాల్లో ఇన్స్టాగ్రామ్ చూస్తున్నరు అండ్ యూట్యూబ్ చూస్తున్నరు మొబైల్స్లో అండ్ న్యూస్ చూస్తారు అండ్ ట్విట్టర్ టెలిగ్రాం ఇలాంటి సోషల్ మీడియా యాప్స్లో ఎక్కువ పాల్గొంటున్నారు అండ్ జానపద పాటలు అండ్ యూట్యూబ్ మెయిన్ యూట్యూబ్లో జానపద పాటలంటే ఫోక్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ చాలా చాలా ఈ మధ్య ఫోక్ సాంగ్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి ఫోక్ సాంగ్స్ చాలా వింటున్నారు యూత్ అయితే అండ్ ఫోక్ సాంగ్స్లో కూడా రీమిక్స్ అని లైక్ సంథింగ్ కొన్ని రీమిక్స్లు చాలా వస్తున్నాయి అండ్ దానికి అడిక్ట్ అయిపోతున్నరు పిల్లలందరూ అలాంటి పాటల కోసం యూట్యూబ్లో బాగా బాగా బాగా చూస్తున్నరు అండ్ డ్యాన్స్ డ్యాన్స్ వచ్చేసి ఇంకా మన వాళ్ళకు షోస్లో పాల్గొకపోయినా సరే డాన్స్ బరాత్లో కానివ్వండి అండ్ పెళ్ళిళ్ళో అలాంటి టైమ్లో అలాంటి దాన్లలో బాగా బాగా బాగా పాల్గొంటున్నారు అండ్ మన్ ఒక బరాత్ అంటే మన ఫ్రెండ్స్ కానీ మన అన్నయ్య వాళ్ళు కానీ మన బంధువుల్లో కానీ ఎవరన్నా పెళ్ళి ఉన్నప్పుడు బరాత్ అనే డా డ్యాన్స్లు చాలా చాలా చాలా అండ్ డ్రింక్ చేసి ఎంజాయ్ చేయడం కానీ బాగా దాంట్లో చూపిస్తారు అండ్ థియేటర్ మంత్లీ ఒక్కసారైనా ఖచ్చితంగా థియేటర్కి వెళ్తారు ఎందుకంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ అలా థియేటర్లో ఒక మూవీ ఆ మూవీని త్రీ అవర్స్ టైమ్ స్పెండ్ చేయడం అండ్ అలాంటి మెమోరీస్ కొన్ని మెమోరీస్ని వాళ్ళు క్యాప్చర్ చేయడం జరుగుతుంది అట్లా చదవడం అంటే ఈ మధ్య కాలంలో అందరూ టెన్త్ అయిపోయిన తర్వాత ఎక్కువ చదవడం లేదు అండ్ చదువుతున్నారు ఇంటర్ వరకు ఇంటర్ అయిపోయిన తర్వాత చాలా ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్స్ చదవడం స్టార్ట్ చేస్తారు ఇంటర్ అయితే తర్వాత అండ్ థర్టీ పర్సెంట్ చదవడం ఆపేస్తున్నారు థర్టీ పర్సెంట్ పీపుల్స్ చదవడం ఆపేస్తున్నారు సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా డిగ్రీ చేస్తున్నారు ఆ డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్స్ డా డ్రాప్ అయిపోతున్నారు అండ్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్స్ లైక్ వేరే స్టడీస్ కోసం అండ్ వేరే వర్క్స్ కోసం బయటికెళ్ళడం కానీ చదువుకోవడం కానీ అలా చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ అయితే ఇంకా వర్క్ చేయడం కానీ ఖాళీగా ఉండడం కానీ ఏదో ట్రై చేస్తున్నారు అండ్ బాగా అంటే యూత్ బాగా ఏం ఏం కోసం అడిక్ట్ అయ్యేరంటే మొబైల్స్లో ఖాళీ సమయంలో మొబైల్ పైన ఫోకస్ చూస్తున్నరు అండ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా సోషల్ మీడియా ఫోన్ యూజ్ చేయడం ఫోన్లలో గేమ్స్ ఆడడం అండ్ ఫోన్స్లో ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫోన్లో మొబైల్ అదే ఫొటోస్ క్యాప్చర్ చేయడం ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు